నేనే ఈ మధ్య కాలంలో ఒక ఎసెఎస్సి జేఈ పుస్తకాన్ని మాకు దగ్గరలో ఉన్న పుస్తకముల దుకాణాల్లో తీసుకున్నాను అది నాకు గవర్నమెంట్ పరీక్షల్లో చాలా బాగా ఉపయోగపడుతుందని తీసుకున్నను ఆ పుస్తకంలో ఎన్నో అంశాలు నేను నేర్చుకోవడానికి ఉన్నాయి ఆ బుక్ నాకు ఎంతో నచ్చింది అది నాకు నేను అనుకున్నంత కన్నా తక్కువ ధరలోనే నాకు దొరికింది ఆ బుక్కు ఆ ఒక్క పరీక్షకే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నిటికీ అన్ని ఉద్యోగాలు పరీక్షలు నేను రాయడానికి ఆ పుస్తకం నాకు ఎంతో ఉపయోగపడుతుంది